ఈ రోజుల్లో మీడియాలో కొంతవరకు నిజాలుంటాయి కొంతవరకు అబద్ధాలుంటాయి వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసం మరియు కమర్షియల్గా ఆలోచిస్తుంటారు కొంత జరిగితే దాన్ని ఎక్కువ చేసి చెప్పడం మీడియాకి వెన్నతో పెట్టిన విద్య వంటిది వాళ్ళు నిజాలే చెప్తారు కానీ కొంతవరకు అబద్ధాలుంటాయి కొన్ని న్యూస్ ఛానల్స్ పొలిటికల్ని బేస్ చేసుకుని చెప్తారు ఓన్లీ పొలిటికల్ న్యూస్ గురించే చెప్తూ ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసినట్టుగా చెప్తూ ఉంటారు నాకు తెలిసిన న్యూస్ పేపర్ నేమ్స్ సాక్షి హిందూ ఆంధ్రజ్యోతి నాకు తెలిసిన న్యూస్ ఛానల్స్ ఎన్ టీవీ ఏబీఎన్ ఈటీవీ సాక్షి టీవీ నైన్